మా ఇంటి చుట్టుపక్కల చాలా క్లబ్స్ ఉన్నాయి అంటే కొన్ని క్లబ్స్ ఉన్నాయి క్రికెట్ బ్యాడ్మింటన్ బాక్సింగ్ లాంటివి అండ్ క్రికెట్టు క్లబ్లు మరియు ఇప్పుడిప్పట్లో అయితే బాక్స్ క్రికెట్స్ ఎక్కువైనాయి అండ్ మేము బాక్స్ క్రికెట్ రెగ్యులర్గా అంటే ఆఫెన్ వెరీ ఆఫెన్లి వెళ్తు ఉంటాము చాలా వరకు మేము లైక్ మాకు ఎక్ససైజ్ కూడా అక్కడ అయిపోతుంది అండ్ క్లబ్స్ చాలా బాగుంటాయి అండ్ వెల్ మెయింటైన్ ఉంటాయి కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అది నా ఫీలింగ్ మరియు క్రికెట్ అంటే అవి గ్రౌండ్కి ఇంత రెంట్ అని ఉంటుంది అండ్ పిచ్ బాగుంటుంది గ్రౌండ్ కూడా బాగా మెయింటైన్ చేస్తారు వాటి పేర్లు అంటే ఒకటి రోహిత్ శర్మ క్రికెట్ అకాడమీ ఉంది ఇంకా సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ అకాడమీ ఉంది బాక్సింగ్ ఫిట్నెస్ అని ఒకటి ఉంటుంది అండ్ అక్కడ కోచ్చెస్ కూడా బాగుంటారు అండ్ మంత్లీ వెళ్ళచ్చు మార్నింగ్ సెషన్స్ ఆఫ్టర్నూన్ సెషన్స్ ఉంటాయి ఈవినింగ్ సెషన్స్ ఉంటాయి అండ్ మనం అంటే ఇక్కడ మా మేము ఉండేది బాలాపూర్లో అన్నమాట చాలా వరకి ఇప్పుడైతే బాక్స్ క్రికెట్ పాపులర్ అవుతున్నాయి అండ్ బాగా వెళుతున్నారు కూడా అక్కడికి ఆడటానికి ఇంకా మా ఇంటి దగ్గర శ్యామ్ ఫిట్నెస్ అని ఇంకోటి ఉంటుంది ఫోర్ షాడోస్ అని ఇంకోటి ఉంటుంది అండ్ అన్నీ ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయి చాలా గేమ్స్ ఉంటాయి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది అండ్ డబ్బులు కూడా లైక్ పెయిడ్ సర్వీస్ అన్నమాట అండ్ బాగా మా దిక్కు అయితే ఏం ప్రాబ్లెమ్ లేదు స్పోర్ట్స్కి కల్చరల్స్కి బాగా యూస్ చేసుకోవచ్చు అండ్ వెల్ మైంటైన్ అన్నమాట అండ్ యా లైక్ మా ప్రాంతంలో క్లబ్స్ ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి అండ్ మేము వెళ్తాం కూడా రెగ్యులర్లీ మేము ఇప్పుడు చాలా గేమ్స్ ఆడుతు ఉంటాము క్రికెట్ అయితే చాలా ఎక్కువ ఆడతాము ఫుట్బాల్ కూడా ఆడుతుంటాము క్రికెట్ బాక్స్ గ్రేట్లో ఫుట్బాల్ కోర్ట్ కూడా ఉంటుంది అండ్ ప్లే ఓపెన్ గ్రౌండ్స్ ఉంటాయి అందులో ప్లేయర్ కబడ్డీ అవన్నీ ఆడుతుంటాము అండ్ అప్పుడప్పుడు నైట్ బ్యాడ్మింటన్ ఆడుతుంటాము ఇండోర్స్లో అంతేనండి ఇంక